అవును హైదరాబాదులో మరియు దాని చుట్టూ పర్యాటకులు సందర్శించగలిగే లేదా ప్రజలు ప్రదర్శించే అనేక ప్రసిద్ధ మార్కెట్లు మరియు షాపింగ్ సెంటర్లు ఉన్నాయి మనం చూస్తే కనుక హైదరాబాద్లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ వారపు సంత ఏంటంటే మీరు ఆదివారపు సంతది అక్కడేంటంటే కూరగాయలు ఇంకా ఫలాలు ధాన్యాలు దుస్తులు హస్తకళలు ఇంకా ఇతర వస్తువులను చాలా తక్కువ ధరకు కనుగోలు చేయవచ్చు ఇంకా కోటివారపు సంత ఇది హైదరాబాద్లోనే ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధి వారపు సం సంతది కూరగాయలు ఫలాలు ధాన్యాలు దుస్తులు హస్తకళలు ఇంకా ఇతర వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు కూరగాయలు ఇంకా ధాన్యపు మార్కెట్లు మనం చూస్తే కనుక హుస్సేన్సాగర్ కూరగాయలు మార్కెట్ ఉంటుంది ఇది హైదరాబాద్లోనే అతి పెద్ద కూరగాయల మార్కెట్ ఇది వివిధ రకాల కూరగాయలు ఫలాలు మరియు ధాన్యాలు అందుబాటులో ఉంటాయి ఇంకా సికింద్రాబాద్ కూరగాయలు మార్కెట్ ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది ఇందులో కూరగాయలు ఫలాలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి మనం షాపింగ్ సెంటర్లు కనుక చూస్తే హైదరాబాద్లోనే అతిపెద్ద షాపింగ్ సెంటర్ మెగా మార్ట్ ఇది వివిధ రకాల బ్రాండ్లు దుస్తులు ఇంకా అలంకరణలు ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడ అలాగే హైదరాబాదులో సిటీ సెంటర్ ఇక్కడ కూడా బ్రాండ్లు గల దుస్తులు అలంకరలు అయన్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు వస్తువులు దరి ధరలు ఇంకా వాటి నాణ్యత చూస్తే కనక మార్కెట్లో మరియు షాపింగ్ సెంటర్ లలో లభించే వస్తువుల ధరలు మరియు నాణ్యత సాధారణంగా అందుబాటులో ఉంటాయి కూరగాయలు మరియు ధాన్యాల ధరలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి దుస్తులు ఇంకా ఇతర వస్తువులు ధరల బ్రాండ్ మరియు నాణ్యత పై ఆధారపడి ఉంటాయి ఈ మార్కెట్లు మరియు షాపింగ్ సెంటర్ లన్ని హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి బస్సు రైలు మరియు ఆటో ల ద్వారా సులభంగా చేరుకుని చేరుకోవచ్చు మనం అక్కడికి